ఈ సమాజంలో కళ ఇంకా క్రాఫ్ట్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఎందుకంటే అందులో నేర్చుకునేది చాలా ఉంటుంది మనం నేర్పించాల్సినవి చాలా ఉంటాయి మన పిల్లలకి ఏదైనా వాళ్ళ ఏదైనా పిల్లల్లో కానీ మనలో కానీ ఏదైనా ట్యాలెంట్ ఉంది అంటే అది ఇంకా కళా క్రిందికి వస్తుంది మనకి ఏదైనా వచ్చో చేతుల ద్వారా చేయడం చమనచ మన చేతులతోటి ఏదైనా వస్తువులతోటి దాన్ని అందంగా చేసి చూపించడం అనేది ఒక క్రాఫ్ట్ అది డెకరేషన్ ఐటెం లాగా ఇంటీరియర్ డెకరేషన్ ఐటెం లాగా అందులో కూడా స్కిల్స్ చాలా ఉంటుంది నేర్చుకునేది దాన్ని కళా ఉంటాము మనం డ్రాయింగే కానీ పెయింటింగే కానీ ఇలాంటివి ఏవేసినా మనకి అదొక కళ ఇంకా అందులో మనకి చాలా అవార్డ్స్ అట్లా కూడా మనకి గవర్నమెంట్ ఇస్తుంది సో నేను ఏమంటాను అంటే కళ ఇంకా క్రాఫ్ట్ ఈ సమాజంలో ఉండాలి అది లేని సమాజం అంటే అంతగా బాగుండదేమో ఎందుకంటే ఏదైనా ఇవాళ రేపు ప్లాస్టిక్ పరికరాలు అంటూ వస్తున్నాయి పేపర్తోటి ఏదైనా చేయడం పువ్వులు పవ్వులతోటి ఇంకేదైనా చేయడం అలాంటిది ఏమైనా చేస్తే చాలా బాగుంటుంది